నేను చేపల వేటకు వెళ్ళినప్పుడు నాకు నేను చేపల వేటకు ఫస్ట్ ఫస్ట్ నేను వేటకైతే మంచిగా నేను ఒక కట్టెకు ఒక గాలం లాంటిది పెట్టి ఒక త్రెడ్ త్రెడ్ అటువంటిది మాంజా మా చేపలు పట్టె మాంజా ఉంటుంది ఆ మాంజాకి చేపలు పట్టె గేలం పెట్టి మనం కట్టెకు కట్టేసి అది పెడతాము కట్టెకు కట్టేస్తాము ఇది కొన్ని నెలలో చాలా మారిపోయింది కొన్ని నెలల క్రితం నేను చేపలను వే ఎట్లా వేట చేసేవాడినంటే చేపలు ఒక తట్టకు పట్టి ఇట్లా ఇప్పరంగా చెరువుని తెరువ్ ఆ చేపలకు వెళ్ళేవాడ్ని వెళ్ళి చేపల వేట మంచిగా చేసేవాడిని చ ఆ చెరువులో పక్కన మనకు ఆ మంచిగా నేను ఏంటివి అంటే చేపలు మనకు శనగపిండి చెరువులో చల్లితే చేపలన్నీ వస్తాయి నేను ఎర్రలకు ఎరకు ఎర్రలను అంటే ఎర్త్ వామ్స్ని పెట్టేవాడిని ఇంకా లేకపోతే శనగపిండి కూడా పెట్టేవాడిని చాలా మంచిగా చేపలను పట్టి పెద్ద పెద్ద చేపలు పడేటివి అవి పట్టుకొని వచ్చి ఇంటికాడా నేను మా ఆవిడకి ఇచ్చి చేపల కూర వండమని సాయంత్రానికి వండుకుని మంచిగా వేడి వేడి అన్నంలో చేపల కూర వేసుకొని తింటుంటే చాలా అద్భుతంగా ఉండేది చేపల వేట అనేది చాలా అద్భుతమైనది నాకు చేపల వేట అంటే మంచిగా ఇష్టం హైలెట్గా ఇష్టం చేపల వేట సూపర్గా ఉంటాది అది నా హాబీ చేపల వేట ఫిషింగ్ అంటే